భారతదేశ రాజకీయాలు రాజకీయ పార్టీల గురించి నేను ఏమనుకుంటున్నానంటే భారతదేశంలో రోడ్లు సక్రమంగా లేవు ఇళ్ళు లేవు ఏమి లేదు కానీ ఇళ్ళులిస్తున్నారు అవన్నీ మనమే కట్టుకోవాలా మళ్ళీ రోడ్ క్లీన్గా ఉండదు ఏమి ఉండదు అందువలన నాకు నచ్చని విషయాలు ఏమిటంటే చెప్పే ఓటు వేసినప్పుడు చెప్తారు ఒక మాట ఓటు వేయకముందు ఒక మాట చెప్తారు చేసే ఓటు వలన నమ్మి వేసినప్పుడు అన్నీ కరెక్ట్గా చేయాలా లేకపోతే గమ్మున ఉండాలా అని నేను నచ్చని విషయాలు చెప్పినా నచ్చిన విషయాలు వాళ్ళు ఏమి చెప్పిన వాళ్ళు వాళ్ళు సహాయం చేయాలి పేదవాళ్ళు ఉంటారు బీదవాళ్లు ఉంటారు డబ్బున్నవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు చెప్పిన మాట మీద మనము నిలబెట్టుకోవాలి నాకు ఇష్టమైన నాయకుడు ఎవరూ అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తే ఓటు వేసి నాకు అవకాశం ఇస్తే వారిని ఏమని అడుగుతానంటే చంద్రబాబు నాయుడు గారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా మా ఇంటి పక్కన కొంతమందికి ఇళ్ళు లేవు కొంతమంది బీదవాళ్లు ఉన్నారు వాళ్ళందరికీ సహాయం చేయండి మీ వల్ల ఎంత సహాయం అవుతుందో అంత సహాయం చేయండి చదువుకోని వాళ్ళుంటారు వాళ్ళకి కొంచెం చదువు సహాయం చేయండి అని నేను అడగదలచుకుంటున్నాను